హలో అండి మా ఇంటి వద్ద చిన్న పార్టీ ఉంది మాకు కావాల్సినవి చెప్తాము ఆర్డర్ తీసుకోండి మాకు మెనూలో బొబ్బట్టు ప్రత్యేకమైన స్వీట్గా కావాలి అలాగే పన్నీర్ కర్రీ తప్పకుండా ఉండాలి ఇది కార్తీక మాసం కాబట్టి అన్ని పదార్థాలు వెజిటేరియన్ అయ్యి ఉండాలి ఆఖరిగా స్వీట్ పాన్ ఉండాలి మేము మిడిల్ క్లాస్ ఏదో సరదాగా పార్టీ చేసుకుంటున్నాం కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని అందరికి ఇచ్చినట్టు కాకుండా కొంచెం చౌకగా ఇవ్వాలి ఇవన్నీ మాకు ఆదివారం నాడు సరఫరా చేయండి అడ్వాన్స్ ఎంతో చెప్తే రేపు ఇస్తాము ఆదివారం మధ్యాహ్నానికి మాకు కావాలి